నేను టూర్కి వెళ్ళినప్పుడు టూర్లోనే మా అన్న నేను మా తమ్ముడు మామయ్య కూతురు అందరు టూర్కి వెళ్ళినాము టూర్కి వెళ్ళినప్పుడు మేము అక్కడ మాకు తెలుగు భాష దా తెలుసు వేరే భాష తెలియనప్పుడు అక్కడ ఒక గైడ్ని పెట్టుకున్నాము ఆ గైడ్ని చానా సా చాలా బాగా చూసుకున్నాము ఆ గైడు మాకు చాలా చాలా ఆదరగా ఉండి మాకు ఉన్న దీంట్లో బాగా చూసేవాడు గైడ్ని చూశాక ఒక ట్రావెల్ మాట్లాడాం ఆ ట్రావెల్కి వెళ్ళినప్పుడు శ్రీ రాజేశ్వరి ట్రావెల్కి వెళ్ళాము తిరుపతిలోని ఆ ట్రావెల్లో వాళ్ళు రెంట్ చెప్పారు ఆ రెంటు మాకు సరిపడా ఉన్నా కిలోమీటర్ మేము రెండు రూపాయలు ఇస్తామని చెప్పాము వాళ్ళు ఐదు రూపాయలు అడిగారు అలా మాట్లాడుతూ ఉండగా ఆ కార్ అతను సరే మీరు ఐదు రూపాయలకి తీసుకెళ్లండి అని చెప్పారు అలా చెప్పడం వలన నేను మా అన్న సరే అని ఒప్పుకున్నాము ఒప్పుకున్నా తరవాత వాళ్ళు కారు కీస్ ఇచ్చారు కారు కీస్ ఇచ్చిన తరవాత టైర్స్ కానీ లోపల బాడీస్ మొత్తం చూసుకున్నారు మాకు మేము ఎలా ఇస్తున్నామో అలాగే కారు తిరిగి ఇవ్వండి అని చెప్పారు సరే ఓకే అన్నాము నేను డ్రైవింగ్ చేసాను మా అన్న పక్కన కూర్చున్నారు మా గైడ్ వెనకాల కూర్చున్నాడు కూర్చొని మేము తిరుమలా లోని గుళ్ళన్ని తిరిగి చూశాము అలా చూడడం వలన మాకు చాలా ఆనందకరంగా ఉన్నది మాకు తెలియని భాషలో మాట్లాడుతున్నప్పుడు మా గైడ్ యొక్క మాటలను విమర్శించడం ద్వారా మాకు చాలా చాలా సులువుగా ఉన్నది అలా సులువుగా ఉన్నప్పుడు మా గైడుకి మేము ఒకరోజుకి ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాము మా గైడ్ మాకు మలయాళం తెలియని దానిని మాకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసేవాడు అలా ఎక్స్ప్లెయిన్ ఉన్నందు వలన మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది వేరే భాషలో మాట్లాడేదానికి మాకు చాలా ఇబ్బందిగా ఉండడం వల్ల గైడ్ని పెట్టుకున్నందుకు మేము ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాము గైడ్ని పెట్టుకున్నప్పుడు మాకు చాలా చాలా సులువుగా ఉన్నది ఫ్రీగా గుడికి పోయి వచ్చాము అలా గుడికి పోయి వచ్చిన తర్వాత గుడికి పోయి వచ్చిన తర్వాత మేము వచ్చి అలా అలాంటి చోట్లలో ప్రజల్లో మీరు ఎంత భయంగా ఉన్నా ఫ్రీడమ్ అనే మనసులో పెట్టుకున్నామంటే ఆ ఫ్రీడమ్ మనకు చాలా ఇదిగా ఉంటుంది మేము వేరే ఊరికి వెళ్ళినప్పుడు ఆ భాష మాకు అర్ధంకానప్పుడు గైడ్ని పెట్టుకున్నాము ఆ గైడ్ మాకు చాలా చాలా సులువుగా పని నేర్పించడంతో ట్రావెలింగ్ చేయడం మాకు చానా ఈజీగా ఉన్నది ఆ టైంలో మాకు గుడిలోని బయటకెళ్ళమని చెప్పినప్పుడు మీరు బయటికి వెళ్ళండి అని చెప్పారు అది అర్ధంకాక మేము అట్టే నిలుచోని చూశాము అలా చూడడం వలన మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది మా గైడ్ వచ్చి సార్ మీరు పక్కకి జరగండి అని చెప్పి మమ్మల్ని పక్కకు పెట్టారు అలా పక్కన పెట్టిన తరవాత మాకు ఏంటి సార్ ఇట్టా చెప్తున్నారు మేము గుడిలో రాకూడదా అని అడిగితే లేదు సార్ రావచ్చు మీకూ భాష అర్థంకాలేదని అలా చెప్పాను అని చెప్పారు ఓకే సార్ అన్ని చెప్పి సరే సార్ అని వెళ్ళారు సార్ ఇట్స్ ఓకే మేం మీ బాధను అర్ధం చేసుకుంటున్నాం అని చెప్పటంతో ఎస్క్యూజ్ మళ్ళీ వచ్చాము అలా రావడం వలన మాకు మా గైడ్ దగ్గర చాలా మంచి పేరు వచ్చింది అలా మంచి పేరు రావడంతో అలాంటి చోట్లలో చాలా ఆనందకరంగా ఉంటుంది ఈ ఆనందకరమైన విషయం చాలా చాలా విధంగా ఉంటుంది బాగుంటుంది మళ్లీ మేం గుళ్ళన్ని తిరిగి వచ్చాక సార్ ట్రావెల్ గైడ్కి అమౌంట్ ఇచ్చి పంపించాం గైడుకి అమౌంట్ ఇచ్చి పంపించాక మేము కార్ ఎత్తుకొచ్చి రాజరాజేశ్వరి ట్రావెల్స్ దగ్గరికి వచ్చి ఆగాము ఆగిన తర్వాత సార్ కీస్ పెట్టుకోండి అని చెప్పాము సో ఓకే సార్ మేము మీరు వచ్చినా కార్ని చూస్తాము అని అక్కడ పనిచేస్తున్న వాళ్ళని పంపిచ్చారు అలా పంపించడం ద్వారా కార్ టైర్లు కానీ చుట్టుపక్కల తిరిగి చూసి ఇట్స్ ఓకే సార్ మాకు ధన్యవాదాలు చెప్పి పంపించారు అలా చెప్పడం వలన మాకు చానా ఆనందంగా ఉన్నది ఇట్స్ ఓకే సార్ మేము మేము డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా భయంగా ఉన్నాము ఇప్పుడూ బాగానే ఉన్నది మీ సపోర్ట్తో మా ఇన్కమ్ బాగుంటుంది సార్ అని చెప్పి కార్ అతను చెప్పారు అలా చెప్పడం వలన మాకు చాలా సంతోషంగా ఉన్నది ఉండండి తిరిగి వచ్చాక మళ్లీ రిటన్ జర్నీ మాకు ఇంటికి వచ్చాము అలా రావడంతో మాకు సంతోషకరంగానే బాగానే ఉన్నది